భారత దేశంలో బహుళ రాజకీయ పార్టీలు ఉన్నాయి వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ ప్రధానమైనవి ఈ పార్టీల వివిధ రాజకీయ సిద్ధాంతాలను అనుసరిస్తాయి మరియు విభిన్న ప్రజా విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తాయి ప్రజాస్వామ్య దేశంలో భారత దేశంలో చాలా మంచి అంశాలు ఉన్నాయి ప్రజల తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి మరియు తమ ఆలోచనలను ప్రభుత్వానికి తెలియజేయడానికి స్వాతంత్రం కలిగి ఉన్నారు ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉంది మరియు ప్రజల హక్కులను రక్షించడానికి బాధ్యత వహిస్తుంది అయితే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో కొన్ని ఇబ్బందులు గూడా ఉన్నాయి ప్రజాస్వామ్య ప్రక్రియ మందగించింది అని మరియు ఖరీదైనది కావచ్చు ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వదు మరియు ప్రజల హక్కులను ఉల్లంఘించవచ్చు నాకు ఇష్టమైన భారతీయ రాజకీయ నాయకుడు మహాత్మా గాంధీ గాంధీ శాంతి మరియు సహనం యొక్క ప్రముఖ వాగ్దానం అతడు భారతదేశానికి స్వతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు నేను అతని భారత దేశంలో కోసం అతడు ఏమి ఆశిస్తున్నాడో అడగగలను నేను అతనిని శాంతి మరియు సహనం ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడానికి మార్గం గురించి కూడా అడగగలను